టెక్నాలజీ అనేది ప్రతి మనిషి జీవితంలో ఎక్కడో ఒకచోట ఎదురవుతుంది ప్రపంచం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి సైన్సు మాకు అనుమతిస్తుంది ఈ విధంగా మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత బాగా అర్థం చేసుకోగలుగుతాము మరియు దానితో మరింత సమర్థవంతంగా సంభాషించగలుగుతాము సైన్సు మరియు సాంకేతికత మన జీవితాలను మరింత సులవంతరం చేయడంలో సహాయపడతాయి కొత్త పరికరాలు మరియు సాంకేతికతలు మనకు మరింత సమర్ధవంతంగా పనిచేయడానికి మరింత సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి మరియు మరింత సృజనాత్మకంగా ఉండడానికి అనుమతిస్తాయి సైన్సు మరియు సాంకేతికత మనకు కొత్త మార్గాల్లో ప్రపంచాన్ని అన్వేషించడానికి అనుమతిస్తాయి మనం అంతరిక్షాన్ని అన్వే అన్వే అన్వేషించగలుగుతున్నాము మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతున్నాము మరియు కొత్త ఆవిష్కరణలను చేయగలుగుతున్నాము శాస్త్రీయ ఆవిష్కరణలు గురించి మరింత తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి మీరు పుస్తకాలు కథనాలు వెబ్సైట్లు మరియు డాక్యుమెంటరీలను చదవటం ద్వారా నేర్చుకోవచ్చు మీరు శాస్త్రీయ సమావేశాలు మరియు కార్యక్రమాలకు హాజరు కావచ్చు మీరు శాస్త్రవేత్తలతో మాట్లాడవచ్చు లేదా శాస్త్రీయ ప్రయోగాలల్లో స్వయంగా పని చేయవచ్చు నేను భవిష్యత్తులో మరింత శాస్త్రీయ ఆవిష్కరణలు జరుగుతాయని ఆశిస్తున్నాను ఈ ఆవిష్కరణలు మన జీవితాలను మెరుగుపరచడానికి మరియు మనకు ఉన్న ప్రపంచాన్ని గురించి మనకు మరింత తెలుసుకోవడంలో సహాయపడతాయని నేను నమ్ముతున్నాను